మా పంటలు అనేవి పండించడం మాకు అనుభవానికి చెందిన విషయం మరియు మా పంటలు అనేవి అమ్మడానికి మేబీ ఒక పచ్చిమిర్చి అనేది తీసుకున్నాం అంటే పచ్చిమిర్చి అనేది అమ్మడానికి మార్కెట్లో కేజీ నూట పది రూపాయలు జరుగుతుంది అదే ఇక్కడి నుంచి అక్కడికి సరఫరా చేసి వెళ్ళడం వల్ల ఇక్కడ ఉండే మధ్యవర్తులు అండర్ డ్రైవింగ్ చార్జెస్ ఇవన్నీ వేసి మొత్తం నూట డెబ్బై రూపాయలకి మార్చేసారు అలా ఆ విధంగా చేయడం వల్ల మధ్యవర్తులు అనేవి ఎక్కువగా దోపిడీకి గురి చేస్తున్నారు ఈ విధంగా పంటలు యొక్క అమ్మడంలో మార్పులు అనేవి వస్తున్నాయి